మా ప్రాంతంలో మతం ఎదుర్కుంటున్న కొన్ని సమకాలీన సవాళ్ళు ఉన్నాయి నా ఉద్దేశం ప్రకారం అయితే ఆధ్యాత్మిక దుర్వినియోగం అంటే కొంతమంది మత గురువులు లేదా సంస్థలు అధికారం వలన దుర్వినియోగం చేసి భక్తుల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నట్టు సంఘటనలు పెరిగిపోతున్నాయి అధికారం అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువైనా కులం వాళ్ళు మతాల వాళ్ళు వేరే కులాల వాళ్ళని వేరే మతాల వాళ్ళని చిన్నగా చూస్తూ వాళ్ళ విశ్వాసాన్ని నాశనం చేస్తున్న సంఘటనలు కూడా నా ప్రాంతంలో నేను చూశాను జనాభా మార్పులు సమకాలీన జనాభా ప్రకారం ఈ మతం అనుసరించే వారి సంఖ్య కొంతమంది ప్రాంతంలో తగ్గిపోయింది కొన్ కొంత తరాల తరాలు మతం పట్ల ఆసక్తి తగ్గిపోయాయి లేదా వలసలు దీనిపై ప్రభావం చూపిస్తున్నాయని ప్రశ్నలు వస్తున్నాయి నా ప్రాంతంలో మాత్రం మతాల వల్ల చాలా గొడవలు కూడా జరిగాయి ప్రభుత్వ నిమ్ విధానాలు రాత్రి పండుగలు మా మతపరమైన వేడుకల నిర్వాహణపై ప్రభుత్వం కొన్ని నియంత్రణలు విధించడం వలన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు శబ్ద కాలుష్యం భద్రతా పరిమితులు ఇలాంటివి చాలా ఉన్నాయి సామాజిక సమాజంలో మతం అనే గొడవలు ఇంకా రావద్దు మనం ఈ మతాల పైన ఇప్పటి నుండైనా ఎక్కువ పట్టించుకోకుండా అందరం అంతా అన్ని మతాల వాళ్ళు అంతా ఒకటి అని అనుకోవాలి నా ఉద్దేశం ప్రకారం నూతన సాంకేతిక